నాకు ఇష్టమైన సీజన్ శీతాకాలం శీతాకాలం అండి అది శీతాకాలం చాలా బాగుంటుంది అది వచ్చే ఆ కొన్ని రోజుల ముందు నుండి వాతావరణం చాలా చల్లబడి చాలా ఆహ్లాదంగా కూడ ఉంటుంది అప్పుడు మంచి ఆ లేవడము వేకువజామున ఆ చలిచలిగా ఉండి చాలా అందంగా ఉంటుంది ఆ రోజంతా చాలా బాగుంటుంది శీతాకాలం అదే మిగతా కాలాలతో పోలిస్తే శీతాకాలం చాలా బాగుంటుంది అన్ని విధాల ఎండ ఎండ పరంగా కానీ వర్షమనేది ఉండకుండా హా చలి కూడా పడుతుంది కానీ బాగుంటుంది చి శీతాకాలం అందరికీ ఇష్టమౌతుంది అదేవిధంగా ఆహార పదార్థాలు తీసుకోవడం కానీ ఆ సీజన్కి సంబంధించి చాలా బాగుంటుంది శీతాకాలమనేది